తెలంగాణలో విద్యాసంస్థ చూసుకుంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి లభిస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో విద్య కొరత ఎక్కువ పడింది ఎందుకంటే విద్యా వ్యవస్థలో ఇప్పుడు ఇప్పుడున్న ప్ర ఇప్పుడున్న ప్రతి ప్రతి పాఠశాల చూసుకుంటే అవి రెండు అవి రెండు భాగాలుగా విభజించాయి అవి ప్రైవేట్ ఇంకా ప్రభుత్వం ఒకటి ప్రైవేట్ నడుపుతుంది ఇంకోటి ప్రభుత్వంచే నడుప నడుపుతుంది ప్రభుత్వంచే నడిపిన పాఠశాలకు ఎక్కువమంది మొగ్గు చూపరు ఎందుకంటే ప్రభుత్వంలో సరిగ్గా విద్య ఉండదు సరిగ్గా చెప్పారు అనే భావనతో అందరూ ఫిక్స్ అయి ఉన్నారు కానీ ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చే ఉచిత ఉచితమైన బట్టలు అలాగే ఉచితమైన భోజనం ఉచితమైన పుస్తకాలు అనేది ఎవ్వరు వినియోగించుకోరు ప్రతి ఒక్కరూ ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలల వారు వైపే వెళ్తారు ఎందుకంటే ప్రైవేట్ పాఠశాల బోధన బాగుంటుంది అక్కడ పద్ధతి అనేది కూడా బాగుంటుంది కానీ అది వాస్తవం కాదు ప్రభుత్వంచే ఉంచిన పాఠశాలలో ఎంతో ఎంతో ఉన్నతమైన వాళ్ళని మాత్రమే ఉంచుతుంది అక్కడ అంటే అక్కడ చెప్పే ఉపాధ్యాయులు ఎంతో మంచిగా ఉంటారు అలాగే వాళ్ళు ఎన్నో ఉన్నతమైన చదువులు చదివి ప్రభుత్వం ప్రభుత్వంచే ఎంపిక పడ్డారు అంటే వారి విలువ ఎంతో అధికంగా ఉంటుంది కానీ ఆ విషయం ప్రైవేట్ పాఠశాలల్లో చదివే వారు తల్లితండ్రులు కాని ఎవ్వరూ అర్థం చేసుకోరు ప్రభుత్వం ఇచ్చే నిధులు అన్ని కూడా ప్రతి ఒక్కరికి చేరుతున్నాయి అలాగే విద్య వ్యవస్థంలో విద్య వ్యవస్థలో కాకుండా వేరే ఇతర ఇతర వేరే అయినా ప్రైవేట్ పాఠశాలలు అలాగే ఎన్నో ఎన్నో ఎంతోమంది విద్యార్థులు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో వారికి నిధులు అనేది సరియైన సమయంలో కేటాయించారు కానీ అవి వాళ్ళ చేతికి రావడంతోనే వారి విద్యా విద్యా విధానం అనేది పూర్తవుతుంది వారికి నిధులు కేటాయిస్తారు కానీ అవి అమరు అమలుపరిచే విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు ఆ నిర్లక్ష్యం వలన ప్రతి ప్రతి సామాన్యుడు చ చదువుకోలేడు ఎందుకంటే వారి దగ్గర సరిపడా డబ్బులు ఉండవు అదే నిధులు కరెక్ట్ టైంకు వాళ్ళకి అందితే వారికి వారికి ఎంతో ఉపయోగం పడుతుంది రాష్ట్రంలో నిధుల కొరత సమస్యలు పరిష్కరించాలంటే బడ్జెట్ అనే ప్రణాళిక సరిగ్గా రూపొందించాలు ఎలాగంటే ఈ సంవత్సరంలో ఇంత బడ్జెట్ అనే విద్యారంగానికి కనుక కేటాయించబడితే ఆ విద్యారంగంలో ఆ విద్యా రంగంలోజు చదివే సంవత్సరంలోపు ఎంతోమంది చాలా చేయొచ్చు ఎలా అంటే సరిగ్గా వాళ్లకి నిధులు అందించడం టైం టు టైం వాళ్లకి వారి చేతికి మనీ ఇవ్వడం కానీ అలా అలా అలాంటివి పరిష్కరించడం అంటే ఇది ఇది ఖచ్చితంగా రాజకీయ నేతల చేతుల్లో ఉంటుంది అలాగే ఎంతో ఉన్నతమైన చదువులు చదివిన వారు ఈ బడ్జెట్ ప్రణాళిక అనేది సిద్ధం చేస్తారు ఎందుకంటే ఈ బడ్జెట్ వలన ఎలా ఎలా రాబోయే రోజులు తమ బడ్జెట్ ఎలా ప్రభుత్వంచే ఖర్చు పెట్టాలి అనే ప్రణాళిక ముందే రూపొందిస్తారు ప్రణాళికలు రూపొందించటంతోనే అక్కడ పని అవ్వదు అవి పేరుకు మాత్రమే జరుగుతుంటాయి ప్రణాళిక అమలు చే అమలు చేయటంలోనే ప్రభుత్వం పాత్ర ఎక్కువ పోషిస్తుంది ఆ ప్రణాళికను సి సిద్ధం చేసి చూస్తారు కానీ వాటిని అమలుపరిచే విషయాన్ని మరిచిపోతారు అలా అమలు పరిచితే కనుక ప్రతి విద్యార్థి ప్రభుత్వం అందించే నిధులు తీసుకొని చాలా అధికంగా చదివి గొప్ప పేరు పొందుతాడు కానీ విద్యకు దూరమైన సామాన్యుడు రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని తెలుసుకోలేడు బడ్జెట్ మెరుగుపరచాలంటే రాష్ట్రంలో నిధులు అనేది ప్రతి ప్రతి దాని ప్రతి వర్గాలలో బడ్జెట్ అనేది సమానంగా ఉంచాలి బడ్జెట్ని సరిగ్గా రూపొందించకపోతే ఇక విద్యారంగం అనేది చాలా క్షీణించిపోతుంది ఈ విద్య రంగంలో మనకు మనకు ఉన్నదాంట్లో చూసుకుంటే చిన్నప్పుడు నేను చదివిన విద్యా విద్యారంగం చె చెప్తే నేను చిన్నప్పటి నుంచి ప్రభుత్వంచే ఇచ్చిన నిధుల వల్లనే చదివాను ప్రభుత్వ పాఠశాలలో చదివాను ప్రభుత్వ కాలేజీలో తొరిగాను చదివాను ఇవన్నీ ప్రభుత్వమే ఇచ్చింది కానీ ప్రభుత్వం వైపు అందరు నిర్లక్ష్యం చూపిస్తారు కానీ ప్రభుత్వం ఇస్తుంది కానీ దాని సద్వి సద్వినియోగం చేసుకోకపోవడం ఇంకో తప్పు ప్రభుత్వంచే తీసుకునే నిధులు ఎంత ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే అంత బడ్జెట్ ప్రభుత్వం రూపొందించ వచ్చు కానీ ఇక్కడ ప్రభుత్వంచే తీసుకున్న దానిలో కూడా ప్రైవేట్ ము ముఖ్యపాత్ర పోషిస్తుంది ఈ ప్రైవేటీకరణం చేయడంతో ప్రభుత్వంతో ప్రభుత్వంలో చదివే విద్యార్థులు కూడా ఈ ఈ సంఘటనలు ఎదుర్కొంటున్నారు వారికి సరిగ్గా స్కాలర్షిప్స్ రావక రాకపోవడం వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దీనికి పరిష్కారం బడ్జెట్ అనేది చాలా బడ్జెట్ అనేది చాలా చూసి ప్రిపే తయారు తయారు చేయాలి తమ ప్రణాళికను బట్టి విద్యార్థులు యొక్క భవిష్యత్తు ఉంటుంది కాబట్టి విద్యార్థులను చూడడమే మొదటి లక్ష్యం